హలో చెప్పండి మ్యాడమ్ మీకు ఏ రకమైన పూలు కావాలి మా దగ్గర నాలుగు ఐదు రకాల పూలు ఉన్నాయి గులాబీ మల్లెపూలు గులాబీ పూలల్లో రకాలు కూడా ఉన్నాయి బంతి పూలు చామంతి పూలు మల్లె పూలు ఉన్నాయి చాలా రకాల పూలున్నాయి మ్యాడమ్ మీక ఏ రకమైన పూలు కావాలో చెప్పండి గులాబీ పూలు రెండు వందలు కే జీ మ్యాడమ్ మీకైతే వన్ ఎయిటీకి నూట ఎనభై రూపాయలకి ఇస్తాము చెప్పండి లేదు మ్యాడమ్ అప్పటికి మేము తక్కువ చేసే చెప్తున్నాం మీకు రేటు నూట ఎనభై రూపాయలకు ఇస్తాము మేము రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని అమ్ముతాము కదండీ పూలు క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది మీరు రెగ్యులర్ మీరు ఎప్పుడు వస్తారు కాబట్టి కస్టమరు ఎందుకు వదిలేసుకోవాలి అనేసి చెప్తున్నాం మ్యాడమ్ నూట ఎనభై రూపాయలకైతే ఇస్తాం మీకోసం అయితే సరే మ్యాడమ్ అది మీరు పూలమాల మా అదే పందిరికి ఎన్ని రకాల పందిరికి ఎన్ని రకాల పూలు పడతాయి అనేసి చెప్తే మేము దాన్ని బట్టి ఎంత అవుతాయి అనేది చెప్తాం మ్యాడమ్ డబ్బులు అంటే సైజు ఉంటుంది కదా మ్యాడమ్ అనే సైజుని బట్టి చెప్పగలం మేము పొడవు వెడల్పు ఎంత ఉంటుందో మీరు అంచనా వేసి చెప్తే దాన్ని బట్టి మేము ఎన్ని పూలు పడతాయి ఎన్ని రకాల పూలు చేయగలం డెకరేషన్ అనేది చెప్పగలం మ్యాడమ్ మీ ఏదైనా నెంబర్ ఇస్తే మీరు మేము దానికి ఫోన్ చేస్తాం మ్యాడమ్ మరి మీరు ఇంట్లో కనుక్కొని చెప్తామంటే చెప్పండి మ్యాడమ్ మరి ఓకే మ్యాడమ్ ధన్యవాదాలు